హలో హలో నమస్కారం మ్యాడమ్ హలో నేను వినీత్ వాళ్ళ మ్యామ్ని మాట్లాడుతున్నాను అండి చెప్పండి మ్యాడమ్ మీరు క్లాస్ టీచరా ప్రిన్సిపాలా మ్యాడమ్ సారీ అండి మా మా తమ్ముడు ప్రో మా మావాడి ప్రోగ్రెస్లో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సింగింగ్ నన్ సింగింగ్ అని ఉంది అది ఎందుకు యాడ్ చేస్తున్నారండి మేము సింగింగ్కి ఏమి ఫీజు కట్టట్లేదు కదా మేము స్టడీ కోసం ఫీజు కట్టి పంపిస్తున్నాము అవును మ్యాడమ్ పర్సెంట్ కు

అరే సింగింగ్లో సిక్స్టీ పర్సంట్ ట్వంటీ పర్సంట్ మైన హండ్రెడ్ పర్సంట్ దాంట్లో ఇస్తే మరి స్టడీస్లో ఏం చేస్తాడు రేపు రోడ్ల వెంబడి తిరిగి పాటలు పాడుతాడా అండి వాడు ఏంటి పాటలు రావని అడుగుతున్నారా ఇప్పుడు సింగ్ ఇప్పుడు సింగింగ్కి పంపిస్తే వాడు చదువు ఆపేసి చదువు ఆపేయడం కాకుండా సింగింగ్కు వెళ్ళాలి అంటారు మీరు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అంటారు రేపు వాడు సింగర్ అవుతాడా అరే మీ అబ్బాయి ఏమి చేస్తున్నాడంటే పాటలు పాడుతాడు అని చెప్పాలా అండి అందరికి సరే అండి మీ ఇష్టం మీరు ఏదన్న చేయండి కానీ వాడికి అయితే రేపు ఒకపేరు కూడా రాకూడదు మంచిగా ఫలాన అబ్బాయి అంటే మంచి అబ్బాయి అని పేరు రావాలండి మీరు ఏమైనా చేయండి కానీ సరే అండి మరి మీ మాట అయితే విలువ ఇచ్చి నేను ఉంటున్నాను వాడిని పంపిస్తాను ఇంకా సరే సరే అండి సరే